హలో చెప్పండి తక్కువైనా లేదన్న నేను ఏ వేసానే నేను అన్నీ వాటర్ క్యాన్లు తెచ్చానే తెచ్చాను

అన్నా లే సర్లే సరే అన్నా లేదు లేదన్న ఏదో తప్పు జరిగినట్టు ఉంది సో నేను చూసి నేను ఏదో తెస్తాను అన్న ఖచ్చితంగా ఫైవ్ ఐదా ఈరోజు ఈరోజు కావాలనా అన్న ఎంత ఐదు సరే సరే అన్న అన్న అన్న తెలియదు అన్న లేకపోయి ఉంటే గన వేస్తుంటిమి మేము ఖచ్చితంగా అంటే ఏదో మిస్ అయినట్టు ఉంది అంటే చాలా మా చాలా దగ్గర వేస్తుంటాం కదా మేము వాటర్ క్యాన్లు అట్లాని ఇంక ఆడ మిస్ అయ్యి ఉంటాయి మీ దగ్గర సరే సర్లే అన్నా అంటే మా చాలా బిజినెస్ చాలా ఉన్నాయి అన్న అందుకని అనుకోకుండా మిస్ అయ్యింది ఇంకోసారి మిస్ కాదు అన్న నేను చెప్తాను అన్న అందరికి సరే సరే అన్న ఇదిగో ఇప్పుడే ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నాను నేను ఖచ్చితంగా పంపిస్తాను బిల్లా ఇచ్చిండు అన్న బిల్ ఇచ్చిండు డబ్బులు అయినాయి మొ మొన్ననే అయినాయి అన్న కుత తొందర అయ్యేటట్టు చూడండి అన్న కొద్దిగా మనీ కొద్ది లేట్ అవుతుంది ఇంకో టూ త్రీ

సరే సరే అన్న ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ వాటర్ క్యాన్స్ అన్నారు కదా నేను ఇదిగో ఇప్పుడు పంపిస్తున్నాను చూడన్న ఈ రోజుది నిన్నటిది సరే అన్న ఇదిగో ఇప్పుడు పంపించేస్తాను ఓకే అన్న